పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వ పరంగా స్థానికంగా రాజకీయ నియమాలు అంటే దేవుని సంబంధించినవి కట్టడాలు ఉన్నాయి అన్ని మతస్తుల వారికి కట్టడాలు ఏది అంటే అది కట్టడం జరుగుతుంది పరిపాలన నిర్మాణ అంటే బిల్డింగ్లు ఒక జిల్లా సంబంధించిన కలెక్టరేటు మున్సిపాలిటీ నిర్మాణాలు పరిపాలన సమితి అధికారులు అందరూ కూడా అన్ని సంస్థలు మంచి మంచి బిల్డింగ్లతో నిర్మించారు చాలా ఉన్నాయి అన్ని ప్రాతినిధ్యం జిల్లా నుండి కొంత మంది ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యే క్వార్టర్స్ అని ఎమ్మెల్యే ఆఫీసులని డిస్ట్రిక్ట్ కార్యాలయాలని ఎడ్యుకేషన్ ఆఫీసు ఎడ్యుకేషనల్ విద్యాసం విద్యా సంస్థల సంబంధించిన ఆఫీసులని అన్నీ ఉన్నాయి మా జాతీయ రాష్ట్రం సంబంధించి జాతీయ ప్రభుత్వంతో కొన్ని కూడా ఉన్నాయి అదే విధంగా రాష్ట్ర రోడ్డు సంబంధించిన భవనాలు ఉన్నాయి మరి మా ఊరు సంబంధించి అంటే ఒక హైవే కూడా ఒ హైవే మీద ఒక బ్రిడ్జి నిర్మాణం కూడా జరుగుతుంది పెద్ద నిర్మాణం అలాగా మాకు చాలా మంది చాలా జరుగుతున్నాయి చాలా ఉన్నాయి అదే విధంగా జిల్లాలోని కొంతమంది ఎమ్మెల్యేల పేర్లు చెప్పామన్నారు మా తణుక్కు సంబంధించిన ఎమ్మెల్యేగారు ఎమ్మెల్యే కారుమూరి రావు గా నాగేశ్వరావు గారు ఆయన పౌరసరఫరాల శాఖా మంత్రి కూడా ఎమ్మెల్యేతో పాటు పౌరసరఫరా శాఖా మంత్రి కూడా అదే విధంగా పక్కనున్న తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఆయన మంత్రి కూడా ఆయన కూడా దేవాదాయశాఖా మంత్రి అదే విధంగా మా పక్కన ఉన్న తానేటి మంత్రిగారు ఆవిడ కూడా హోమ్ మినిస్టర్ ఆవిడకి హోం హోమ్ మంత్రిగా ఇచ్చారు అదే విధంగా భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాసు ఆచంట ఆచంట నుంచి చెరుకువాడ రంగనాధ రాజు గారు మాజీ మంత్రివర్యులు అయిన మాదవ ఉన్నారు క్రితం ఆయన గృహ నిర్మాణ సంస్థ శాఖా మంత్రిగా కూడా చేశారు ఆయన ఆయన పరిపాలన ఆయన ఆయన కూడా చేశారు తర్వాత నే నెక్స్ట్ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు నర్సాపురం నుంచి ముదినూర్ ప్రసాద్ రాజు ముదినూర్ ప్రసాద్ ముదునూరి ప్రసాద్ రాజు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఇప్పుడు అందరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు అదే విధంగా మిగతా మంత్రి మిగతా మినిస్టర్స్ కూడా ఉన్నారు మా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు రాజ్యాంగ పరంగా చూసుకుంటే చాలా చక్కగా పద్ధతిగా అన్ని జరుగుతున్నాయి దేశ్యాంగా దేశంగా దేశ పరంగా చూస్తే అన్ని రకాలు పొంది రాజకీయాలు అన్న ప్రభుత్వం మంచి ప్రభుత్వం గానే రన్ అవుతుంది ప్రజలకు కావలసిన విధంగా అన్ని సమకూర్చుతున్నారు మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా ప్రజలకు ఏది అవసరమో అది అంతా చేస్తున్న గడపగడప అని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి గడపగడప అని కార్యక్రమాలు ఏంటి ఇప్పుడు అర్జెంటుగ జరుగుతున్న విషయం నేను చెబుతున్నాను కార్య కార్యక్రమం రాజకీయంగా జరుగుతున్న ప్రభుత్వ పరంగా జరుగుతున్నది ఏంటంటే ప్రజలకి ఏం జరుగుతుంది అని మంత్రులు మినిస్టర్లు కూడా గడప గడపకు వెళ్ళి కార్యక్రమాలు చూస్తున్నారు అదే విధంగా ముస విద్ ముసలి వాళ్ళకి పెన్షన్ అని విద్యార్థులకు అమ్మఒడి అని పెద్ద పెద్ద స్టూడెంట్స్ పెద్ద పెద్ద స్టూడెంట్స్కి ఏమో ఫీజు రియంబర్స్మెంట్ అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి మినిస్టర్స్ కూడా ఎమ్మెల్యేలు కూడా చక్కగా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యక్ర అదే విధంగా రాజకీయ అంటే పరిపాలన నిర్మాణాలంటే అన్నీ జరిగాయి ప్రజలకు ప్రజలకు బిల్డింగులు మంచి మంచి ఇళ్ళు కట్టిస్తున్నారు అదంతా చాలా మంచిగా పద్ధతిగా జరుగుతుంది